గుడ్ మార్నింగ్ మ్యాడమ్ నమస్తే

అవునా మేడం

అంటే చదువు ఖరాబ్ అయితుందేమో కద మేడం చదువుతాడా స్కూల్లో బాగా చదువుతాడా అవునా

అవునా ఇంటి దగ్గర కూడా బాగానే పాటలు పాడతాడు అవునా మళ్ళా చదువు ఖరాబ్ అవుతుందేమో మేడం పంపిస్తే సరే మేడం మరి సరే మేడం మా ఆయనకడిగి చూస్తాను ఇంకొకసారి

సరే మేడం మరి పంపిస్తాను మేడం